మా ఊరిలో లైబ్రరీ ఉంది అందులో నేను చరిత్ర పుస్తకాలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం అందులో నాకు ప్రపంచ యుద్ధం మొదటిది ప్రపంచ యుద్ధం రెండవది చదవడం అంటే నాకు చాలా ఇష్టం అందులో ఉన్న చాలా పాత్రలు చాలా మనుషులు నాకు నాకు ఆసక్తిగా ఉంటుంది ఆ పుస్తకములు చదవడం నాకు చాలా ఇష్టం చరిత్ర గురించి చల్ తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం చరిత్ర గురించి తెలుసుకుంటు ఉంటుంటే ఇలాగ ఇలాగ ఉంటుందా మన చరిత్ర అని అనిపిస్తుంది చరిత్ర పుస్తకాలు చదవడం నాకు బాగా అనిపిస్తుంది చరిత్ర పుస్తకములు ఉండటం లైబ్రరీలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి కూడా నేను ధన్యవాదాములు చెప్పుకుంటాను చరిత్ర పుస్తకాలు నాకు చాలా ఉపయోగపడుతాయి నాకు నాకుతిన్న తెలివిని ప్రోత్సని ప్రోత్సహిస్తుంది ఈ చరిత్ర పుస్తకాలు అనేవి